నేను ప్రయాణించడానికి ఎక్కువగా వాడే సాధారణమైన రవాణా విధానం బస్సు బస్సు ప్రయాణం ఎప్పుడూ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం కొత్త కొత్త మనుషులతో పరిచయాలు చేసుకోవచ్చు ఇప్పుడే ఎప్పుడైనా మనం వెళ్ళే స్థలానికి వారు కూడా వచ్చేవాళ్ళు అయితే వాళ్ళకి మనకి అక్కడికి ప్రయాణించడానికి గల కారణాలు మరియు ఇష్టాలు అభిరుచులు అలాంటివన్నీ కొత్త కొత్తగా పరిచయాలు తెలుసుకోవచ్చు అందుకనే నాకు బస్సు ప్రయాణం అంటే చాలా ఇష్టం బస్సులో ప్రయాణించిన ప్రతిసారి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకు బాగా గుర్తున్న విషయం

ప్రయా ప్రయాణ సోదరుడు అయినా సురేష్ అతను నేను ఒకసారి బ్రస్సు బస్సులో కలుసుకున్నాం ఇద్దరం కలుసుకొని కలిసిన మొదటిసారి ఇద్దరి ఇష్టాలు అభిప్రాయాలు దగ్గర అవడంతో ఇప్ప ఇప్పటికీ ఇద్దరం కలిసి ఏ యాత్రలకైనా ఏ గుడికి అయిన ఎక్కడికైనా సరే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుని కలిసి వెళ్తున్నాం వెళ్తాము